మేకలు సాధారణంగా అడవిలో ఉండే చెట్లను ఆకులను తిని పెరుగుతాయి కంప చెట్లు రకరకాల చెట్లు ఆకులు తిని పెరుగుతాయి ఇయి స్వేచ్ఛగా గుట్టల్లో తిరుగుతూ అడవులో తిరుగుతూ పెరుగుతూ ఉంటాయి మనకు తెసినంత వరకు కానీ ఇప్పుడు సాధారణంగా ఇప్పుడేం జేస్తున్నారంటే ఫామ్స్లో పెంచుతున్నారు అవి ఏందంటే ఆర్టిఫిషియల్గా మాములుగా ఆహారము దాటికి ఇచ్చి పెంచుతున్నారు అవి అంత బలంగా ఉండలేకపోతున్నాయి